చెప్పండి పర్మిషన్ ఇస్తాం కానీ ఇలా తీసుకు వెళ్ళడానికి ఉండదు అండి మీకు మీకు లైబ్రరీ కార్డు ఒకటి ప్రొవైడ్ చేస్తాము దానికి ఇప్పటికిప్పుడు అయితే అవ్వదు మీరు ఒక అప్లికేషన్ ఇస్తాము దాన్ని ఫిల్ చేసి రేపు మీరు దానికి రెండు ఫోటోలు అటాచ్ చేసుకుని తీసుకురావాలి చెప్పండి లేదండి ఇప్పటికిప్పుడు అయితే పని అవ్వదు కంపల్సరీ మేము బయటకి మేము బయటికి ఇవ్వాలంటే కంపల్సరీ మెంబర్షిప్ కార్డ్ అనేది ఉండాలి అది అయితే మీరు ఇప్పుడు అయితే అప్లికేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాము ఆ అప్లికేషన్ ఫిల్ చేసి

అది అవ్వచ్చు కాకపోతే మీ ఫ్రెండ్ అనే అతన్ని మీరు తీసుకు వచ్చి తను సిగ్నేచర్తో తీసుకు వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు ఓకే సరే అండి తీసుకురండి నేను ప్రొవైడ్ చేస్తాను బుక్ని